హలో మన అప్లైయన్సస్ షాప్పా గాయత్రి హోమ్ యా అయితే మేము న్యూ హౌస్ తీసుకున్నాము అంటే న్యూ హౌస్ అంటే మేము వేరే ఊరినుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము మా ఊర్లో అప్లైయన్సస్ అంతా అక్కడే సేల్ చేసుకున్నాము మాకు ఇప్పుడు ఒక మంచి ఫ్రిడ్జ్ కావాలి ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి వాషింగ్ మెషిన్ ఒకటి టీవీ ఈ మూడు కావాలి మూడు ఏ ఏ కాస్ట్లో వస్తాయి ఓకే వాషింగ్ మెషిన్ ఎంత కేజిస్సు వాషింగ్ మెషిన్ సిక్స్ కేజిస్సా ఆటోమేటిక్ కదా ఫుల్లీ వాషింగ్ మెషిన్ వచ్చి ఓకే అండి సిక్స్ కేజిస్సా లేక ఫైవ్ పాయింట్ ఫైవా ఓకే అండ్ టీ టీవీ వచ్చి ఎంత అంటే ఈ థర్టీ టూ ఓకే థర్టీ టూ కాదు మాకు ఫార్టీ ఫార్టీ వరకు కావాలి ఫార్టీలో ఉన్నాయా అవైలబుల్ ఏం కంపెనీవి ఉన్నయి ఓకే స్మార్ట్ టీవీ కదా యా ఓకే మాకు స్మార్ట్ టీవీ ఫార్టీ ఫోర్ ఎంత కాస్ట్ ఉన్నాది ఓకే థర్టీ థర్టీ ఓకే ఓకే అండి ఓకే ఏ టైంకి ఓపెన్ అవుతుంది షాపు మేము వస్తాము వచ్చి ఈఎమ్ ఈఎమ్ఐ కట్ట వచ్చు కదా ఈఎమ్ఐస్ వేసుకోవచ్చు కదా మూడింటికి ఎట్ ఎ టైము త్రీ వాటికి ఎట్ ఎ టైమ్ వస్తాయా ఏమైనా ఓకే అండి అయితే మేము ఒక ట్వంటీ థౌజండ్ పే చేస్తాము మూడింటికిగాను మిగతా రెండింటికి మాకు ఈఎమ్ఐలో తీసుకుంటాము టోటల్ అమౌంట్ ఓకే అండి మార్నింగ్ అయితే మేము ఓకే ఆఫ్టర్నూన్ వరకు వస్తాము ఓకే అండి ఓకే